చిత్తూరు జిల్లాకు ప్రత్యేకమైన కొన్ని స్థానిక కళారూపాలు ఉన్నాయి అందులో కలంకారీ కళ ఒకటి ఇది చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి పట్టణంలో పుట్టింది ఈ కలంకారీ వృత్తిలో ఉన్నవారు ఎన్నో రకాల దుస్తులపై కలంకారీ దుద్దు కలంకారీల బొమ్మలను అలంకరించి అలాగే కలంకారీ వస్తువులను తయారు చేస్తారు ఇప్పటికి శ్రీకాళహస్తిలో కలంకారీ అనేది చాలా ప్రసిద్ధమైన కళ ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కలంకారీ వస్తువులను దుస్తులను చీరలు ఇలాంటివి ఎన్నో కొనుకోని గుర్తులుగా తీసుకు వెళ్తారు